మా ఇంట్లో మా అమ్మగారు చాలా మొక్కలు పెంచుతారు గులాబీ గులాబీ కానీ ఇంకా మల్లె మొగ్గలు కానీ జాస్మిన్ మొగ్గలు కాని ఇలా ఎన్నో మొక్కలు పెంచుతూ ఉంటారు గడిపేస్తాము చక్కగా తగినంత నీళ్లు పోస్తూ చక్కగా అలా పోస్తూ చక్కగా పెంచుకుంటే అవి మనకు చక్కని పూలను ఇస్తూ ఉంటాయి ఆ పూలను ఎన్నో దేవుళ్లకు కానీ చాలా ప్రక్రియలో

చక్క చక్కటి పూలను మంచి అం అందాన్ని అందమైన పూలను అది మనకు ఇస్తూ ఉంటాయి ఇలా ఎన్నో వివిధ రకాల మొక్కలను ఇంటి పైన కూడా మా అమ్మగారు పెంచుతూ ఉంటారు ఇంటి బయట కూడా పెంచుతూ ఉంటారు ఈ కాకరకాయ తీగలని ఇంకా మనకు చక్కటి కూరగాయలను ప్రసాదిస్తాయి కాకరకాయ తీగలు కానీ సొరకాయ తీగలు కానీ మనకు చక్కటి కూరగాయలను ప్రసాదిస్తాయి ఇంకా అవి ఆ కూరగాయలను మనం ఇంట్లోకి కూడా ఉప ఉపయోగించుకోవచ్చు ఎక్కడైనా బయట గాన ఎక్కువ పండించామనుకో బయట కూడా అమ్మవచ్చు ఇలా ఇంటిపైన కానీ ఇంటి బయట కాని ఎక్కడైనా మా అమ్మగారు మొక్కలు కాని తీగలు కానీ పెంచుతూ ఉంటారు మనం ఎప్పుడైనా మొక్కలు కానీ ఇంటి ముందు మొక్కలు ఉంటే మన ఇంటికి కూడా అందాన్ని ఇస్తాయి గులాబీ మొగ్గలు మల్లెపూల మొగ్గలు ఇలా ఎన్ని పూల మొగ్గలు మొక్కలు అయినా కానీ మనం బయట కూడా కొన్ని ఎక్కువ పెరిగాయి అనుకో బయట వాళ్ళకి కూడా ఇయ్యవచ్చు అలా ఇయ్యవచ్చు కూడా ఇయ్యవచ్చు కూడా ఇంకా మనం వాటి వల్ల డబ్బును కూడా సంపాదించవచ్చు బయట అమ్మవచ్చు తీగలు కూడా వివిధ రకాల తీగలు మా అమ్మగారు పెంచుతూ ఉంటారు కాకరకాయ సొరకాయ అని ఇలా ఎన్నో తీగలు ఉన్నాయి మా ఇంట్లో ఎన్నో పెంచుతూ ఉంటారు ఇంటి పైన కానీ ఇంటి బయట కాని ఇంటికి అందాన్ని ప్రసాదిస్తాయి చక్కటి గులాబీ పువ్వుల వల్ల ఉండే ఉండేటివి కానీ అలా ఎన్నో ప్రక్రియల్లో ఉపయోగిస్తూ ఉంటాము మొక్కలు అనేది చాలా మంచిది ఇంటికి ఒక అందాన్ని ప్రసాదిస్తాయి మా అమ్మగారు ఇలా ఎన్నో మొక్కలు పెంచుతుంటారు ఇంటి మీద ఒక చక్కటి ప్రాంతంలో మంచి మొక్కలు మల్లెపూల మొగ్గలు కానీ గులాబీ మొగ్గలు కాని ఇలా వివిధ రకాల మొక్కలు ఎన్నో మా అమ్మగారు పెంచుతూ ఉంటారు తీగలు మనకు కూరగాయలు ఇలా ముక్కలు కూరగాయలు చక్కటి మనకి ప్రసాదిస్తాయి ఇలా మన వివిధ రకాల మనం ఉపయోగిస్తూ ఉంటాము మొక్కలు అనేది మనం మనం చాలామంది ఆడవాళ్ళు కూడా నెత్తికి పెట్టుకుంటూ ఉంటారు